మా కుటుంబం స్నేహితుల గురించి మా కుటుంబం మా కుటుంబంలో మేము మాది న్యూక్లియర్ ఫ్యామిలీ మమ్మీ నాన్న నేను అన్నయ్య మమ్మీ వచ్చి టైలరింగ్ చేస్తుంది నాన్న వచ్చి బిజినెస్ చేస్తాడు అన్నయ్య వచ్చి బీటెక్ ఫైనల్ ఇయర్ ఈ ఇయర్ అయితే అయిపోతుంది నేను బీటెక్ థర్డ్ ఇయర్ త్రీ టూ చదువుతున్న అండ్ మాది జాయింట్ ఫ్యామిలీ అంటే మమ్మీ నాన్న వాళ్ళందరు కలిసి ఒక త్రీ మెంబర్స్ త్రీ మెంబర్స్లో ఒక డాడీ చనిపోయిండు ఇంకొక బాబాయ్ బాబాయ్ వచ్చి బిజినెస్ ఇట్ మీన్స్ టీచింగ్ లెవెల్లో ఉంటాడు పెద్దమ్మ బిజినెస్ అంగన్వాడీ టీచర్ అండ్ నాకు ఇద్దరు తమ్ముళ్ళు తమ్ముళ్ళు వచ్చి స్కూల్ చదువుతున్నారు ఒకడు నైన్త్ క్లాస్ ఒకరు సిక్స్త్ క్లాస్ ఇంకా అక్కలు ఒక అక్క మ్యారీడ్ సాఫ్ట్వేర్ చేస్తుంది ఇంకొక అక్క కోచింగ్ తీసుకుంటుంది ఇంకొక అన్నయ్య బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది ఇప్పుడు అండ్ నెక్స్ట్ మమ్మీ వాళ్ళ సైడ్ వచ్చి మమ్మీ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఒక మామయ్య మామయ్య చనిపోయిండు మా రీసెంట్గా పిన్ని చనిపోయింది అండ్ ఇంకా అక్కలు అన్నలు అందరు వచ్చి ఒక అక్క ఉంది అక్క జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ స్టిల్ నాట్ మ్యారీడ్ అన్నయ్య బిజినెస్ చేస్తాడు పెద్దమ్మ పిన్ని వాళ్ళందరు ఇంట్లోనే ఉంటారు అండ్ తమ్ముళ్ళు వచ్చి స్కూలింగ్ చేస్తారు అండ్ నా ఫ్రెండ్స్ వచ్చి నా ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టము ఫ్రెండ్స్తో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను ఫ్రెండ్షిప్ అంటే ఫ్యామిలీ తర్వాత అనిపిస్తుంది బికాస్ ఫ్రెండ్స్తో ఉంటే ఎట్ల ఉన్న మనకు ఉండాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్ లేకుంటే హ్యాపీనెస్ ఎట్ల ఎట్లనో అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని సార్లు ఫ్రెండ్స్ కూడా హర్ట్ చేస్తు ఉంటారు కానీ మెచ్యూరి మెచ్యూర్ లెవెల్లో ఉంటాం కాబట్టి అన్నీ వదు అన్నీ ఓర్చుకుని ఉండాలి మనం ఏమి చిన్నపిల్లలం కాదు ఇంకా చిన్న పిల్లలాగా హర్ట్ అవ్వడానికి బట్ నాకైతే ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే పిచ్చి కానీ పైకి పెద్దగా అయ్యే కొద్ది అయ్యే కొద్ది కొందరు ఫ్రెండ్స్ గురించి కూడా బాగా అర్థం అవుతుంది ఫ్రెండ్స్లో ఎదురుదెబ్బ ఏం కాలేదు అందరు బాగా ఉంటారు నన్ను ఇష్టపడే ఫ్రెండ్స్ ఉన్నారు నేను లైక్ చేసే ఫ్రెండ్స్ చాలా ఉన్నారు అండ్ ఫ్రెండ్షిప్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బాండ్ అది ఎక్కడ దొరకదు అలాంటి బాండింగ్ ఇంకా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్న సహాయం చేస్తారు ఆపదలో ఉన్న ఆదుకుంటారు సహాయం చేస్తారు మనకు మంచిగా ఇంకా మనకి ఏ కష్టం వచ్చిన చదువులో కానీ ఎందులో అన్న మనకు తోడు ఉంటారు నా ఫ్రెండ్స్ వచ్చి నాట్ నా బీటెక్లో ట్వల్వ్ మెంబర్స్ గ్యాంగ్ ఉంటారు అందరు బాగుంటారు అందులో వచ్చి నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం అండ్ ఇంకా ఫోర్ మెంబర్స్ చాలా క్లోజ్ ఉంటాం ఇంకా అందరం బాగా ఉంటాం అండ్ ఇంటర్లో వచ్చి ఇంకో అమ్మాయి అంటే చాలా క్లోజ్ మేము మంచి ఫ్రెండ్స్లాగా ఉంటు ఉంటిమి ఒకరికి ఒకరు చాలా అంటే చాలా ఉండే వాళ్ళం బట్ ఆ అమ్మాయిలాగా ఎవరు లేరు ఇప్పటికి ఉన్నారు అంతకన్నా ఎక్కువ ఉన్నారు